కాబట్టి నేను మీకు అడ్రస్ చెప్తాను మీరు ఆ రెస్టారెంట్ మీ రెస్టారెంట్ నుంచి నా యొక్క ఆర్డర్ను ప్లాట్ నెంబర్ సిక్స్టీ వన్ బై పి నవతా రెవెన్యూ మధురానగర్ నాగారం ఈసిఐ ఈ యొక్క ఆర్డర్ను మీరు నాకు త్వరగా చేర్చవలసిందిగా కోరుకుంటున్నాను త్యాంక్ యూ